నమస్తే సార్ మేడం సారీ సారీ సార్ అవునండి చెప్పండి ఓకే సార్ ఓకే సార్ ఖచ్చితంగా చెప్తాం సార్ అయితే మీరు మా సర్వీస్ని ఎంచుకున్నందుకు ధన్యవాదములు ఓకే సార్ అయితే సార్ ఏంటంటే మీరు ఎప్పుడు అయితే మీరు ఇక్కడ ల్యాండ్ అవుతారో ఆ డేట్ మాకు చెప్పగలరా ఒకసారి ఓకే సార్ ఓకే సార్ ట్వంటీ ఎయిత్ నుంచి ఎన్ని డేస్ సార్ ఓకే సార్ అయితే ఖచ్చితంగా మేము అయితే తీసుకుని వెళ్తాం అయితే మీకు మా సర్వీస్ కార్స్ అయితే మీకు లిస్ట్ పెడతాము దానిలో మీకు ఏ కారు నచ్చిందో ఒకసారి చూసుకుని మాకు చెప్తే దానికి బడ్జెట్ ఎంత అవుతుందో మీకు వేసి పంపిస్తాం సార్ అండ్ మీరు అక్కడ స్టే చేయడానికి గట్టా ఏంటంటే రూమ్స్ ఉన్నాయో లేదంటే హోటల్స్ ఉన్నాయో మీ ఫుడ్కి సంబంధించినవి అన్నీ కూడా మేము చూసుకుంటాం సార్ కానీ ఫోన్ బిల్ అయితే ఐ మీన్ బిల్స్ మాత్రం మీరు చూసుకోవాలి సార్ సార్ అకామిడేషన్ అంతా మీరు చూసుకో అంటే మేము చూసుకుంటాం సార్ కానీ ఏంటంటే బిల్ బిల్ మాత్రమే మీరు పే చేసుకోవాలి సార్ ఓకే సార్ ఓకే సార్ అవును సార్ అవును సార్ అది మేము అంతా షెడ్యూల్ వేసి మీకు వాట్సాప్లో అయితే పెడతాం సార్ సార్ మీకు వాట్సాప్లో షెడ్యూల్ అయితే పెడతాం ఒకసారి చూసి అప్పుడు మాకు ఒకసారి కాల్ చేయండి సార్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఓకే సార్ ఓకే సార్